ఈ జనరేషన్లో కరెంట్ అనేవి చాలా ముఖ్యం మా జీవనోపాధి కరెంట్పైన ఆధారపడి ఉంది ఎలా అంటే ఇండక్షన్ స్టవ్ గ్రైండర్ మిక్సీ వాషింగ్ మెషిన్ ఇవన్నీ కరెంట్పైన ఆధార పడి ఉంది కాబట్టి వాటితో మా పనులు చేసుకుంటాం కాబట్టి మేము కూడా కరెంట్పైనే ఆధారపడి ఉంటాము కరెంట్ కోతలలో మేము చాలా ఇబ్బందులు పడతాము విద్యుత్ కోతలో వెలుతురు కోసం మేము క్యాండిల్స్ సోలార్ లైట్ టార్చ్లైట్ యూజ్ చేస్తాము ఇక్కడ జనాలకు ఇన్వర్టర్లు కొంతమందికి ఉన్నాయి కొంతమందికి లేవు కరెంట్ లేనప్పుడు ఏం చేయలేము చాలా ఇబ్బంది పడుతాము ఎలక్ట్రి ఇప్పుడు కరెంట్తో ఎలక్ట్రికల్ బైకు ఎలక్ట్రికల్ కారు ఇవన్నీ కూడా వచ్చాయి కాబట్టి కరెంట్ లేకపోతే చాలా కష్టం కరెంట్ ఉండాలి కరెంట్ చాలా సార్లు పోతుంది ఇది చాలా ప్రభావితం అవుతుంది జనాల్లో మా జీవనోపాధి కరెంట్ పైన ఆధారపడి ఉంది